భారతీయ సమాజంలో మతము అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఇతర మతాల్లో చాలా విషయాలు అయితే ఉంటాయి ముస్లిమ్స్ క్రిస్టియన్ హిందూ జైను ఇలా చాలా మతాలు ఉంటాయి ఒక్కొక్కరు వేరు వేరు మతాలు అయినప్పటికీ వాళ్ళు సోదర భావం మరియు మంచి మంచి యొక్క భావనలు ఉంటాయి ఇలాగ వేరు వేరు మతాలు అయినప్పటికీ వాళ్ళు జరిగే వాళ్ళు జరిపే యొక్క పండుగలు మరియు అక్కడ జరిగే కొన్ని కార్యక్రమాల్లో అన్నీ మతాల వారు మాములుగా పాల్గొంటూ ఉంటారు ఇలా పౌరులు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉంటూ అన్నీ మతాల ప్రోత్సహిస్తూ ఉంటారు ఇలా పౌరులు చేయటం వలన అందరికీ ఉపయోగమే ఉంటుంది ఇలాగ మనం మతాలలోని మంచి విషయాలని చూడాలి కానీ మతాలలోని గొడవలని మనం ఎప్పుడూ ప్రోత్సహించకూడదు ఇలాగ మనం చేయటం వలన మంచిగా ఉండవచ్చు